నేను మీషోలో టాప్లు ఆర్డర్ పెట్టాను అండి ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టినప్పుడు చాలా మంచిగా వచ్చాయి అండి ఈసారి అయితే చెత్త అండి అసలు బాలేదు ఒక్కసారి తడిపితే మొత్తం పాడైపోతాయి అన్నమాట అసలు మంచిగా లేవు అండి అబ్బో నేనింక ఆన్లైన్లో పెట్టకూడదన్నట్టు అయింది ప్యాకింగ్ ఇప్పేసరికి అయితే చెత్త ప్రోడక్ట్ పంపించారు అండి ముందు చూపించిన ప్రోడక్ట్ అయితే చాలా మంచి ప్రోడక్ట్ ఉంది ఇది అయితే చెత్త అన్నమాట చీర అండి ఆఫర్ పెట్టాడు కదా అని రెండువేలు రూపాయలు పెట్టి చీర కూడా నేను ఆర్డర్ పెట్టాను అదండి కనీసం ఫైవ్ హండ్రెడ్ కూడా వ్యాల్యూ ఉండదు అండి మామూలు చీర పంపించాడు ఎందుకని ఇలా చేశాడో తెలియదు ఫస్ట్ ప్రోడక్ట్ అయితే చాలా క్లాస్గా పంపించాడు ఇది ఏమో సెకండ్ ప్రోడక్ట్ అన్నమాట చెత్తలాగా పంపించాడు ఇంకొక్కసారి ఆర్డర్ పెట్టుకోకూడడు అనిపించేలాగా పంపించాడు అండి అసలు బాలేదు